నాకు భారత దేశంలో ఇష్టపడి ప్రాంతాలల్లో అరుకు అనే యొక్క ప్రాంతం నాకు చాలా ఇష్టం అది ఎందుకు అంటే అరకు అనే ప్రాంతంలో కొండ గుహాలల్లో బొర్ర గుహాలు ఎంతో ఆధునికతమైనవి ప్రసిద్ధి గాంచినవి అవి చూడడానికి నేనే కాదు ఎంతోమంది వాటిని చూడడానికి వెళ్తూ ఉంటారు అలాగే అక్కడ యొక్క ప్రదేశంలో నీటి అందాలు జలపాతాలు ఇంకా మరెన్నో అక్కడ చూడదగిన ప్రదేశం చాలా ఉంది ఆ యొక్క కొండల మీదగా రైలు బండి వెళ్తూ ఉంటుంటే ఆ యొక్క అద్భుతమైన దృశ్యాలు ఎన్నో చూడదగినవి ఒక ఆనందమైన అనుభూతిని కలిగిస్తుంది అందుకే నాకు అక్కడికి వెళ్లడం ఇష్టం